కుటుంబంలోని ఆడవారు చేపలు పట్టే వారికి ఎలా సాయం చేస్తారంటే వారు తెచ్చిన చేపలను ఎండబెడతారు ఎలా ఎండబెడతారు అంటే ఒడ్డున ఎండబెడతారు ఇసుకలో ఎండబెడతారు ఎండిపోయినంత వరకు ఉంచి వాటిని భద్రపరుస్తారు భద్రపరుస్తారు ఇంట్లో భద్రపరుస్తారు జాగ్రత్తగ ఉంచుతారు ఒక పెట్టెలో పెట్టి భద్రపరుస్తారు వాటిని జాగ్రత్త పరుస్తారు వాటిని తీసుకు వెళ్ళి మళ్ళీ మార్కెట్లో అమ్ముతారు వీధులలో తిరిగి అమ్ముతుంటారు ప్రతేక్యంగా ఆడవారు ఇంటివద్ద చేపలను ఎండబెట్టి వాటిని సంరక్షణ చేస్తారు ఇవ్వన్ని ఎండబెట్టడం జాగ్రత్త చేయటం అన్నీ ఆడవారు చేస్తారు ఆడవారు సముద్రంలోకి వేటకి ఎందుకు వెళ్ళరంటే వాళ్ళు ఇంటి వద్దనే అన్నీ పనులు చూసుకుంటారు ఇంట్లో పన్లు చూసుకోవటం పిల్లల్ని చదివించుకోవటం వంట చేసుకోవటం అన్నీ ఇంటి వద్ద పనులు చేసుకుంటారు పిల్లల్ని చదివించుకోవటం చూసుకోవటం వాళ్ళ మంచి చెడు చూసుకుంటారు కాబట్టి అందులో అందుకని సముద్రంలోకి వేటకి వెళ్ళరు వెళ్ళే పురుషులకు కావాల్సినవి అన్నీ వ వాళ్ళు సమకూరుస్తారు ఆహారం కానీవాళ్ళకి వస్త్రాలు కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్నీ వీళ్ళు సమకూరుస్తారు వారం రోజులు సముద్రం వారం పది రోజులు సముద్రంలోకి ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఆహారాలు వస్త్రాలు ఏవి కావాలంటే అవి వాళ్ళు ఆడవారు సమకూరుస్తారు కాబట్టి ఆడవారు ఇంటి ఇంటి వద్ద ఉంటారు సముద్రం వేటకి వెళ్ళరు